హలో సార్ ఈబి రామారావు గారా సార్ నేను వాటర్ సప్లై బాయ్ సార్ మీ ఇంటి ముందు మేము ఆఫ ఇంటి ముందు వచ్చాము సార్ మీరు ఇంట్లో ఉన్నారు అని చెప్తే మరి మేము డెలివరీకి లోనికి తీసుకొస్తాం వాటర్ క్యాన్ వాటర్ ట్యాంకర్తో వచ్చాము సార్ మీరు మీరు ఎలో చేస్తే మీ సెక్యూరిటీ మీ సెక్యూరిటీ గార్డ్కి చెప్తే కొంచెం మేము లోపలకి వస్తాం సార్ ఓకే సార్ పంపిస్తున్నాం సార్ సార్ మీ మీకు ఎలా ఉంది సార్ ఐ మీన్ మా సర్వీస్ పైన మాకు ఫీడ్బ్యాక్ సర్వే చేయమన్నారు సార్ మరి మీ మీ ఫీడ్బ్యాక్ ఏంటి సారీ సార్ మీ మీకు ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి మీకు ఎప్పుడూ సమయానికి రాలేదో కొంచం మేము తెలుసుకోవచ్చా మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు సార్ ఎంతవరకు సార్ నాలుగు ఐదు టాంకర్ అంటే చాలా కష్టం సార్ మీకు ఏ రోజులు కావాలి సార్ నాలుగైదు టాంకర్లు అంటే ఓకే సార్ మేము ప్రయత్నిస్తాము మీకు ఖచ్చితంగా ఐదు ట్యాంకర్ల నీళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తాం సార్ మరి ట్యాంకర్కి కొంచెం ఐదు ట్యాంకర్లు కాబట్టి కొంచెం అది ఇది ఛార్జెస్ ఎక్కువైపోతాయి సార్ ఒక అంటే సార్ మీరు ఐదు ట్యాంకర్లు చెప్పాలి కాబట్టి మేము ఇప్పుడు వాడుతున్న వాహనం కాకుండా కొంచెం పెద్దది తీసుకురావాలి సార్ దానికి ఎక్స్ట్రా మూడు వందలు అండ్ ఒక ట్యాంకర్కి మీ దగ్గర నుంచి ఒక ఐదు వందలు ఛార్జ్ చేసుకున్ చేస్తాం కాబట్టి అలా మూడు వేల వరకు వెళ్తుంది సార్ మీ పక్క విధిలో కొంచెం ప్రాబ్లంగా ఉండే సార్ ఎన్ని రోజులు రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉండే ఆ రోడ్డు కొంచెం సరిగ్గా లేకపోవడం వల్ల మీకు కొంచెం ఆలస్యంగా అందినాయి మమ్మల్ని క్షమించాం సార్ ఇప్పటినుంచి అలా చేయనియం కావాలంటే మీకోసం ఒక పది పదిేను నిమిషాల ముందే బయలుదేరతాం సార్ మీకు ఎలాంటి ఇబ్బంది సమస్య రాకుండా చూసుకోవడం మా బాధ్యత సార్ ఖచ్చితంగా ఇస్తాం సార్ మీరు మూడు వేలు అవ మీ మొత్తం మూడు వేలు అవుతుంది సార్ బిల్లు మరి మీరు మీరు బుక్ చేసుకుంటే ఇంకా కొంచెం మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్ మీరు బుక్ చేయడం వల్ల మీకు డిస్కౌంట్ కూడా లభించే అవకాశాలు ఉంటాయి సార్ ఈ మూడు వేలు ఈ మూడు వేలు కాకుండా ఒక రెండు మూడు వందలు తగ్గే అవకాశం ఉంటుంది సార్ అది మా అది మా చేతిలో లేదు సార్ ఇది పైన లైక్ పైన వాళ్ళ నుంచి వస్తుంది సార్ మీకు మా ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ పంపుతాను అందులో బుక్ చేయండి సార్ మరి మీ అదృష్టం మీ అదృష్టానికి సంబంధించి మీకెంత పడుతుందో తెలుస్తుంది సార్ సరే సార్ బాయ్ ధన్యవాదాలు